చదువుకోవడం అనేది జీవితంలో చాలా విధాలుగా సహాయపడుతుంది బుద్ది జ్ఞానం విద్యా సంస్కృతి సంస్కారం అనేటి అన్ని విషయాల్లో ఈ విద్య నేర్చుకోవడం ద్వారా మన జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలి ఆ ఎలా మన జీవితాన్ని మార్చుకోవాలి ఎలాంటి మన జీవితంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జీవించడానికి ఆ ఈ చదువు అనేది చాలా విధాలుగా ఉపయోగకరాన్ని ఇస్తుంది మనకి చాలా విధాలుగా సహాయపడుతుంది మన ఆరోగ్య విషయంలో కాని మనం నడుచుకునే పద్ధతుల విషయంలో కాని ఎదుటివారి నొప్పివ్వకుండా ఆ ఉండే సంస్కారం వస్తుంది జ్ఞానం అనేది పెరుగుతుంది ఈ చదువుకోవడం వల్ల మనకు చదువుకోవడం ద్వారా మన జీవితంలో చాలా ముఖ్యమైన ఘటం ఈ చదువుకోవడం అనేది చాలా మన జీవితానికి జీవితంలో నేర్పిస్తుంది అని జీవితం ఎలా జీవించడానికి నేర్పిస్తుంది చదువుకోని వ్యక్తులకు ఆ ఆ వాళ్ళకి ఏదైనా ఎక్కడికైనా వెళ్లాలన్నా వాళ్ళకి ఏంమి తెలియకపోవడం ఆ ఏదైనా ఉద్యోగం చేసుకోవాలన్నా వాళ్ళు చేయలేకపోవడం ఈ చదువుకోకపోవడం ద్వారా ఒకరి మీద ఎప్పటికీ ఆధారపడి ఉండడం జరుగుతుంది అన్నట్టు ఈ చదువుకోవడం వాళ్ళ జ్ఞానం బుద్ధి అనేటివి కూడా కొంచెం ఉంటాయి ఈ లేకపోవడం వలన ఈ చదువు చదువుకోని వ్యక్తులకి ఇవి ఎక్కువగా అర్థం కావు అందుకనే వీళ్ళు వీళ్ళు ఇవి కోల్పోతూ ఉంటారు అని